పదిహేను ఒకటొవ నెల రెండువేల రెండు పద్నాలుగు ఎనిమిదోనెల రెండువేలు పది ఐదొవ నెల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎనిమిది నాలుగవ నెల పంతొమ్మిది వందల డెబ్భై ఐదు ఒకటి ఐదో ఐదొవ నెల పంతొమ్మిది వందల తొంభై ఆరు